విశాఖపట్నంలో ఇందిర నగర్లో ఆనంద మధురా మార్గం ఆశ్రమం ఉంది అందులో ఆడవారు పిల్లలు మగవాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఒక యాభై మంది వరకు ఉంటారు అందరూ అనాథలే వీళ్ళు విద్య అయితే నేమి భోజన సదుపాయం అయితేనేమి అన్ని బాగానే ఉంటాయి మేము అప్పుడపుడు మేము కూడా వెళ్ళి మేము మాకు తగిన సహాయం మేము చేస్తూ ఉంటాము వాళ్ళు కూడా అందరూ సంస్థల తరపున బోలెడన్ని విరాళాలు వస్తూ ఉంటాయి వాళ్ళ ఎడ్యుకేషన్ అయితే ఏమీ పిల్లలు అయితేనేమి అంతా ఆరోగ్యకారంగా చూసుకుంటారు చాలామంది వరకు చాలామంది ఈమధ్య అనాధ ఆశ్రమాలు పెరుగుతున్నాయి అయినా కొన్ని కొన్ని అనాధశ్రమలో సరిగ్గా చూడట్లేదు అని తెలిసింది విశాలాక్షి నగర్లో కూడా అనాథ ఆశ్రమం ఉంది దాంట్లో కూడా వృద్ధులు బాగా వృద్ధులని పెట్టారు బాగుంది పేమెంట్ వృద్ధాశ్రమం అన్నమాట అది కూడా బాగానే ఉంది నేను కూడా విజిట్ చేసాను చాలా చక్కగా చూస్తున్నారు పేమెంట్ తీసుకున్నా సరే చాలా బాగా చూస్తున్నారు అయితే నాకు పెద్దగా ఆ పేరు నాకు గుర్తు రాలేదు ఉంది ప్రస్తుతానికి అయితే ఉంది ఇది నేను చెప్పగలను ఇది నేను చెప్పుకొనుచున్నాను థ్యాంక్ యూ